నాకు ఇష్టమైన బైకులు మూడు బైకులు ఉన్నాయి వాటిలో వచ్చేసి మొదటిది హీరో కంపెనీ వాళ్ళది హెచ్ఎఫ్ డీలెక్సు రెండవది బజాజ్ కంపెనీ వాళ్ళది పల్సర్ బైకు మూడవది రాయల్ ఎన్ఫీల్డ్ ఈ మూడు బైకులు అంటే నాకు చాలా ఇష్టం ఈ బైకు నేను డ్రైవ్ చెయ్యడానికి చాలా ఇష్టపడతాను అందువల్ల నేను నా దగ్గర ఉండే బైక్ ప్రస్తుతానికి హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ఉంది ఆ బైక్ కొనేదానికి నేను చాలా కష్టపడ్డాను చాలా కష్టపడి డబ్బులు సంపాదించి దాన్ని కొనుక్కోడం జరిగింది ఆ కొనుక్కున్న తరువాత దాదాపు పది సంవత్సరాలుగా ఆ బైక్ నా దగ్గరుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ బైక్లో నేను వెళ్ళడానికి నాకు చాలా కంఫర్టబుల్గా ఆ బైక్ ఉంది అందువల్ల ఆ బైక్ అంటే నాకు చాలా ఇష్టం ఎక్కువగా దాని తరువాత నేను ఎక్కువగా కొనుక్కోవాలి అని అనుకునే బైక్ ఏమంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైకు అదే నా కలల బైకు నేను ఎక్కువగా కొనుక్కోవాలనుకుంటే ఆ బైకే కొనుక్కుంటాను ఎందుకంటే అది ఆ సౌండు దానిలో నుంచి వచ్చే ఆ సౌండ్ ఆ ఫీలింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అందరూ రాయల్ ఎన్ఫీల్డ్లో వెళ్తున్నారు అనే అందరూ నా సైడ్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే నాకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే చాలా ఇష్టం అదే నా కలల బైకు ఎక్కువగా మనం ట్రిప్పులు చెయ్యడానికి కూడా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఎందుకంటే ఆ బైక్లో వెళ్ళేటప్పుడు మనకు బ్యాక్ పెయిన్ కానీ ఎలాంటి హ్యాండ్ పెయిన్స్ కానీ ఎలాంటి పెయిన్స్ అనేటివి రావు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా టైర్డ్ కూడా లేకుండా జర్నీ చెయ్యవచ్చు చాలా సంతోషంగా ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ బైకు నడుపుతా ఉంటే అది దానిలో వెళ్తున్నప్పుడు ఎంత దూరమైనా ఇంకా వెళ్ళాలి ఇంకా వెళ్ళాలి అని అనిపిస్తుంది అందుకే బైక్లు ట్రిప్ చెయ్యడానికి ఎక్కువగా ఉపయోగపడేది నేను అనుకునేది రాయల్ ఎన్ఫీల్డ్ అని నేను అనుకుంటాను అది సౌకర్యవంతంగా ఉంటుందని నేననుకుంటాను